అవును కొన్నిసార్లు మనం ఉద్దేశపూర్వకంగా కాకుండా ఆకృతులు గీయడం రేఖలు వెయ్యడం చేస్తుంటాము మొదట్లో అవి అర్థం లేని గీతల్లో అనిపిస్తాయి కానీ కొంత సమయం తరువాత చూస్తే వాటికి ఒక ప్రత్యేక రూపంలో మార్చవచ్చు ఉదాహరణకు ఒక చిన్న వృతం గీసినప్పుడు దాని గురించి సరిగ్గా అభివృద్ధి చేస్తే దాన్ని ఒక కళాఖండంగా మార్చవచ్చు అలాగే మన ఊహా శక్తిని ఉపయోగించి ఏదైనా సాధారణ ఆకృతిని ఒక మంచి చిత్రంగా గొప్ప కళక కళా చిత్రంగా తీర్చిదిద్దవచ్చు అప్పట్లో ఒక నేను చిన్నతనంలో పెన్నుతో కాగితంపై అర్థం లేకుండా రేఖలు కళాఖండాలు గీసేవాను గీసేదాన్ని కానీ తరచు దాన్ని చూస్తే కొన్ని గీతలు ప్రకృతి దృశ్యంలా కనిపించాయి మరికన్ని ముఖాకృతుల్లాగా కనిపించాయి అట్లా అలాంటి సమయంలో నాకు కళలపైన ఆసక్తి ఉందని విషయం నాకు అర్థమైంది అలా కళ అనేది మనయొక్క భావోద్వేగాల్ని వ్యక్తీకరించే ఒక గొప్ప మార్గం మన లోపల ఉన్న ఊహశక్తిని కళాఖండంగా మార్చి దానికి అనుగుణంగా కళాకృతులని గీయొచ్చు అలా ఒకసారి అర్థమయేట్టుగా అర్థం లేనట్టుగా అనిపించే గీతలు అద్భుతమైన చిత్రాలుగా మారుతాయి అలా కళాఖండాలు అనేవి మనకు చాలా మన ఊహశక్తికి ఎలా ఉంటాయో అలా మనం చిత్రీకరించవచ్చు